మాకు పూలమొక్కలు పండ్ల మొక్కలు కాయగారల మొక్కలు పెంచడమంటే చాలా ఇష్టం పూలమొక్కలు ఎందుకు ఇష్టమంటే మాకు రోజు దేవుడికి పెట్టడానికి మరియు మా మేము పెట్టుకోవడానికి చాలా ఇష్టం అన్నమాట బయట పూలు కొనాలంటే ఒక్కొక్క కాలంలో ఎక్కువ రేట్ ఎక్కువ రేటన్నమాట అంటే చలికాలంలో మల్లెపూలు పూయదు కాబట్టి మల్లెపూలకి రేట్ ఎక్కువ అదే వర్షాకాలంలో అయితే రేట్ ఎక్కువగా ఉంటుంది అదే ఎండాకాలం అయితే మల్లెపూలు ఎక్కువ పూస్తుంది కాబట్టి అప్పుడు గిరాకీ తక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు రేటు తక్కువగా ఉంటుంది అదే మనం ఇంట్లో పెంచుకున్నాం అనుకోండి పూలమొక్కల్ని మనకు బయట డబ్బు ఇచ్చి కొనే అవస్థ ఉండదన్నమాట అందువల్ల మనకి నాకు పూలచెట్లు ఉంటే చాలా ఇష్టము దీనివల్ల రోజు మనము పెట్టుకోవడానికి అంతేకాకుండా దేవుడికి పెట్టుకోవడానికి కూడా బాగా పనికొస్తుంది అన్నమాట మళ్ళీ పండ్ల మొక్కలు పండ్ల మొక్కలంటే సపోటా జామచెట్లు ఈ చెట్లంటే నాకు చాలా ఇష్టం జామచెట్లు జామకాయలు జామకాయలు ఇప్పుడున్న పరిస్థితిలో షుగర్ వ్యాధికి చాలా మంచిదన్నమాట సపోటాకాయలు సపోటా కూడా బాగుంటుంది అంతే కాకుండా దానిమ్మచెట్లు దానిమ్మచెట్లు కూడా పెంచుతున్నాము దానిమ్మ కాయలు దీని ఇదీ రక్త్ రక్తానికీ రక్తాన్ని శుద్ధి చేస్తుంది కాబట్టి దానిమ్మపండ్లు దానిమ్మ మొక్కల్ని మనము ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిది దీనివల్ల ఉపయోగం కూడా ఎక్కువగా ఉంటాయి ఇంకొకటి ఏమంటే కూరగాయలమొక్కలు కూరగాయల వల్ల మనకి ఎంతో ప్రయోజనము ఉంటుంది ఇంట్లో ఆకు ఇంట్లో ఆకుకూరలు అంటే సిరిగాకు తోటకూర ఇలాంటివన్నీ ఇంట్లోనే పెంచుకోవచ్చు అంతేకాకుండా మునగచెట్టును కూడా మనము పెంచుకోవచ్చు మునగ మునగ మునగ మునగాకులో ఇనుము ఉంటుంది కాబట్టి మనకి ఒంటికి చాలా మంచిదన్నమాట మునగ మునగచెట్టుని పెంచుకుంటే మునగాకు మునగ మునగాకు తాలింపుని చేసుకోవచ్చు మునగ కాయల్ని సాంబారు వంటకి ఉపయోగించుకోవచ్చు అంతేకాకుండా మునగ పువ్వుని కూడా మనము మనము కొన్ని రకాల వైద్యులక్కూడా వైద్యానికి కూడా ఉపయోగిస్తున్నారు అందువల్ల మునగ చెట్టంటే మాకు చాలా ఇష్టము కాబట్టి బయట మనము డబ్బు ఇచ్చి కొనే బదులు ఇంట్లోనే పూలమొక్కలని కూరగాయలని పండ్లనీ ఇలాంటివన్నీ మనము ఇంట్లో పెంచుకుని వేసుకోవచ్చన్నమాట అంతేకాకుండా మనము తీగమొక్కలను కూడా వాడుకోవచ్చు చిక్కుడుకాయలు కాకరకాయలు ఇలాంటివన్నీ కూడా మనము ఇంట్లో పెంచుకుని పెంచుకోవచ్చు అన్ననమాట ఒక పందిరిలాగ అల్లి అల్లించుకుని బాగా సాగు చేసుకోవచ్చు అంతేకాకుండా ఒక్కొక్క కాలానికి తగ్గట్టుగా దానికి కలుపు తీయడము నీళ్ళు పట్టడము ప ఒకవేళ పురుగులు పట్టుంటే పురుగులమందు చల్లడము వేపాకు బాగా నూరి దాంట్లో చల్లడము ఇలాంటివన్నీ చేసుకోవచ్చు మనకు చెట్లు బాగా రావాలంటే మనము కడిగిన బియ్యాన్ని కడిగిన బియ్యం యొక్క నీళ్ళనీ పప్పు కడిగిన నీళ్ళనీ ఇలాంటివన్నీ చెట్లకి అందిస్తే తగు పోషణ బాగా అందుతుందన్నమాట అందువల్ల చెట్లు బాగా బాగా వచ్చి పూలు కాస్తాయి కాయగూరలు వస్తాయన్నమాట దీనివల్ల మనము నీళ్ళు బయట పడేయకుండా వేస్ట్ చేయకుండా మనము చెట్లకు పోసుకుంటే మనకి అనేక రకాల ఆరోగ్యంగా చెట్లు పచ్చగా అనేకరకాల పుష్పాలు కూడా మనకి పూస్తాయి అన్నమాట